హలో నేను సంతోష్ కుమార్ని మాట్లాడుతున్నానండి నేను ఇప్పుడు మీకు ఆర్డర్ పెట్టాను అందులోని క్వాంటిటీ కొంచెం చేంజ్ చేద్దామనుకుంటున్నాను సార్ ప్రెజెంట్ నేను ఆల్రెడీ టూ నాన్ పెట్టాను దానిని ఫైవ్ నాన్ కింద కన్వెర్ట్ చేద్దామనుకుంటున్నా అలాగే సేమ్ రెండు కుల్చాలు అలాగే ఒక చికెన్ కర్రీ కూడా ఇంక్రీస్ చేద్దమనుకుంటున్నాను సార్ దయచేసి మీరు ఇవన్నీ యాడ్ చేసి ఇంక్రీజ్ చేసిన ఐటమ్స్తో పాటు నా ఆర్డరును ప్లీస్ డెలివరీ చేయండి సార్ థ్యాంక్యూ